గుడ్ మార్నింగ్ అండీ ఏ క్లాస్ అండీ బాబు సెకండ్ క్లాసా ఇప్పుడు ఓకే అండీ జాయిన్ చేయించండి అడ్మిషన్స్ కూడా అయిపో వస్తున్నాయి స్కూల్ టైమ్ చెప్పండండీ స్కు స్కూల్ టైమింగ్స్ అనేది నైన్ టు ఫైవ్ ఉంటాయా అండి బస్సు కూడా బస్సు కూడా అవైలబుల్గా ఉంటుంది బాగా చెప్తారు ఇక్కడ ఫాకల్టీ కేరింగ్ కూడా బాగా తీసుకుంటారు మంత్లీ మంత్లీ పే పేరెంట్ మీటింగ్స్ కూడా ఉంటాయండి వాటికి అటెండ్ అవ్వాలి మీ వాడి పెర్ఫార్మన్స్ ఎలా ఉందో మేము ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాము అప్డేట్ చేస్తాము ఫీజు వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అండీ మీరు అవునండీ సంవత్సరానికి పదిహేను వేలు మీరు మూడు వి మూడు సార్లుగా కట్టుకోవచ్చు ఇది కాకుండా యూనిఫార్మ్ బుక్స్కి సెపెరేట్గా ఫీజు ఉంటుంది అది మీరే పే చెయ్యాలి బస్సు కూడా అవైలబుల్గా ఉంటుంది అండీ రేపు రండి అండీ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లో అడ్మిషన్స్ కూడా అయిపోవస్తున్నాయి తొందరగా జాయిన్ అయిపోతే టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో క్లాస్సేస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అడ్మిషన్కా అవసరం లేదండీ తర్వాత స్కూల్ ఫీజుతో పాటు పే చెయ్యచ్చు ఇక్కడ గేమ్స్ కూడా గేమ్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయండీ బాగుంటుంది మీరు జాయిన్ చెయ్యచ్చు సెకండ్ క్లాస్ కాబట్టి బాగానే చదువుతారండీ పంపించేస్తాను రేపు వచ్చి జాయిన్ అవ్వండి పిల్లల్ని తీసుకువచ్చి ఓకే అండీ